హలో సార్ సార్ అవును సార్ నేను అప్పుడు డెంటిస్ట్కి వచ్చానా కదా ఇప్పుడు పళ్ళ మధ్యలో బాగా పెయిన్ వస్తుంది సార్ నాకు సార్ నెక్స్ట్ అపాయింట్మెంట్కి నాకు కొంచెం పని ఉంది సార్ కానీ ఇప్పుడు మాత్రం ఈ పళ్ళ మధ్యలో మీరు క్లిప్ పెట్టినారు కదా దాని వల్ల కొంచెం బాగా పెయిన్ వస్తుంది దవడల నాకు తిననీకి వస్తలేదు సార్ కొంచెం సార్ లేదు సార్ ఇక్కడ మొత్తం మొత్తం వస్తుంది సార్ కొంచెం దవడలల్లో ఎక్కువ పెయిన్ వస్తుంది సార్

సార్ అది ఓకే సార్ నేను ఇంకోటి నెక్స్ట్ అపాయింట్మెంట్ కొంచెం లేట్ అవుతుంది సార్ నాకు ఇప్పటికీ ఒక మనకి ఇప్పటికీ ఓ టూ త్రీ టైమ్స్ వచ్చినా కద సార్ నాకు ఇప్పటికి కొంచెం ఓకే పర్లేదు పర్లేదు కాకపోతే నాకు ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి మీరు చెప్పిన డేట్కి నాకు కుదరదు సార్ సో కొంచెం లేట్ వస్తా సార్ ఏమనుకోకండి సరే సార్ నేను వీ వీలైనంత వీలైనంత త్వరగా వచ్చేటట్టు చూస్తా సార్ ఇప్పటికి మాత్రం నేను అవి పెట్టుకుంటా కొన్ని ఆయింట్మెంట్స్ అవి నాకు కొంచెం పంపించండి సార్ ఏమైనా ఉంటే

ఓకే సార్ త్యాంక్ యూ సార్